చెప్పండి గోదావరి సూపర్ మార్కెట్ అండి చెప్పండి ఏం కావాలి చెప్పండి నేను రాసుకుంటాను కందిపప్పు కేజీ మినప్పప్పు మూడు కేజీలు ఇడ్లి రవ్వ రెండు కేజీలు నాలుగూ నాలుగేసి ఉన్న ప్యాకెట్లు రెండండి సరే అండి అదేదో బాగా పెద్ద సైజు ఉన్నాయి ఇచ్చేయ మంటారా అండి సరే అండి సరే అండి ఉన్నాయండి ఉన్నాయండి లేదండి అహ బాటిల్స్ లేవండి ఇంకేం కావాలండి అహ లేదండి లేదండి డ్రింక్స్ కూడా లేవండి ఓన్లీ కిరాణా స్టోర్ అండి ఇది

ఇంకేమన్న పంచదార కాని సరే అండి చింతపండు చింతపండు పెద్దదీ మూడు వందలు గ్రాములు ఇమ్మంటారా అండి ఉన్నదండి

ఇంకేం కావాలండి సర్ఫ్ ప్యాకెట్లు కానీ వాషింగ్ మెషిన్ లిక్విడ్ కానీ ఎంతదిమ్మంటారండి ఎన్ని గ్రాములు లీటర్ ఇచ్చేమంటారా అండి మీకు లీటరూ దగ్గర దగ్గరగా ఓ రెండు వందలు మూడు వందలు పడుతుందండి

రెండు కొన్ రెండు కలిపి రెండు యాభై పడతన్నాయి ఐదు వందలండి ఇంకేం లేవండి ఉన్నాయండి

అంతేనా అండి అవి చెప్తానండి మేం డెలివరీ చేసినప్పుడు చెప్తాం